అనారోగ్యంతో ఉన్న పర్సన్ పోవడానికి మాములుగా ఆటోకు బస్సుకు అట్లా వెడ వెళ్ళడం వల్ల

రవాణా సౌకర్యాల కొరత ఉంటుంది కాకపోతే ఆంబులెన్సు రావడం ఆంబులెన్సు వచ్చి వచ్చ్ వత్తే మాత్రం అలాంటి కొరతలు ఏముండవు బస్సులే కానీ కార్ లే కానీ ఆంబులెన్సును చూసిందంటే దారి కంపల్సరీగా దారిస్తుంది అక్కడికి చేరుకోవడానికి ముప్పై నలభై నిమిషాల టైమ్ ఖచ్చితంగా పడుతుంది కానీ ఆ ఆంబులెన్స్లో వెళ్ళడానికి మాత్రము ఇరవై నిమిషాల్లో వెళ్ళవచ్చు ఏమీ ఇబ్బంది ఉండదు